నేను అండి కళ్యాణమని ఇలా బజార్లోకి వెళదామని బయలిదేరాను అండి అలాగా అవునండి అందుట్లోకి ఒకటే న్యూస్ అయిన కానీ న్యూస్ ఛానెల్స్ పెరిగిపోతున్నాయి అండి

అదేనండి మెయిన్ వచ్చిన చిక్కు ఇబ్బంది ఏంటంటే ఒక్కోళ్ళకి న్యూస్ ఛానల్ పెరిగిపోతుండడం వల్ల అసలు ఏం జరుగుతుందో అన్నది తెలియట్లేదు అండి ఒక్కొక్కడు ఒకటి వ్రాస్తున్నాడు ఎవరిది నమ్మాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు అండి వీళ్ళు చెప్పిన మాటలకి జరిగేది ఇంతైతే భూతద్దంలో నుంచి మరీ పెట్టి చూపిస్తున్నాడు ప్రతీ ఒక్కడు

మరి దారుణంగా ఇది అయిపోయినాయండి అసలు దారుణంగా ఇదివరకు ఒకటి రెండు ఎవరు పడితే వాళ్ళు న్యూస్ ఛానల్ పెట్టేస్తున్నారు ఏదేదో చెప్పేస్తున్నారు ఏంటి అండి ఏవో చిన్న చిన్న దానికి కూడా ఇలా వీళ్ళు పెద్ద పెద్ద వీటి క్రింద చేసేసి చూపిచ్చేస్తున్నారు అండి ఈ టీవీ వాళ్ళు ఆ పేపర్లో ఏదో దారుణం మరీ దారుణంగా అసలు ఏమైందో తెలుసుకోవడం లేదండి మెయిన్ హెడ్లైన్స్ చూసేస్తున్నారు అండి

అదే అండి ఇక అందరి పరిస్థితి అదే అండి అసలు ఏం జరుగుతుందో అన్నది ఏం అర్థం కాట్లేకుండానే ఉండింది అండి ఈ న్యూస్ చానల్స్ చూస్తుంటేనే పిచ్చెక్కి ఇందాక న్యూస్ కోసం ప్రక్కన పెట్టిన కానీ టీవీ ఛానెళ్ళు గురించి ఎక్కువైపోయాయి ఎలాగా వచ్చాయండి సరే అండి